చెప్పండి సార్ ఎవరు ఓ ఓకే బస్ ఫెసిలిటీ ఉన్నాయి సార్ బస్ ఫెసిలిటీ ఎక్కడ ప్లేస్ ఎక్కడ మీ విలేజ్ నేమ్ పద్మనాభమా ఆ ఓకే పద్మనాభం అయితే పద్మనాభం స్కూల్ టూ టూ ఫైవ్ పడుతుంది సార్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్కూల్ ఫీజు నియర్లీ ఫార్టీ థౌసండ్ ఏ ఏ క్లాస్ సార్ ఒకసారి మీ అబ్బాయి ఏ క్లాసు సిక్స్త్ క్లాస్ ఆ సిక్స్త్ క్లాస్ అయితే ఫార్టీ థౌసండ్ పడుతుంది సార్ ఇంగ్షీషు మీడియం ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ సిలబస్ ఉండదు సార్ స్టేట్ సిలబస్ ఇప్పుడు లేదు ప్రజెంట్ తీసేశారు అన్నీ స్కూల్ లో స్టేట్ గవర్నమెంట్ కూడా సిబిఎస్ సిలబస్ చెప్తుంది అన్నీ అన్నీ క్లాసు లకి స్టడీ పరంగా అయితే బెటర్ సార్ చాలా బెటరు ఫ్యాకల్టీ బాగుంటుంది డిసిప్లేన్ ఉంటుంది నెక్స్ట్ గేమ్స్ ఆడిస్తారు యోగా క్లాసెస్ ఉంటాయి కాకపోతే ఫీ మీరు ఫీజు ఫీజు గురించి అయితే ఆలోచించకండి సార్ ఆ అబ్బాయి ఫ్యూచర్ గురించి ఆలోచించండి టెర్మ్ వైస్ అయితే త్రీ టెర్మ్స్ ఉంటాయి సార్ ఆ త్రీ మంత్స్ కి ఒకసారి త్రీ ఫోర్ మంత్స్ కి ఒకసారి టెర్మ్ వైస్ ఉంటాయి త్రీ టెర్మ్స్ ఉంటాయి ఈ టెర్మ్ వైసు మీరు ఫీ కా ఫీజు కట్టేసుకోవచ్చు యూనిఫాము యూనిఫాము స్కూలు స్కూల్ బ్యాగ్ బయటే సార్ యూనిఫామ్ ఇస్తాం సార్ టై బెల్టు నెక్స్ట్ ఈ షూ వచ్చేసరికి బయట మీరు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి అడ్మిషన్ ఫీజు ఉంటుంది సార్ అడ్మిషన్ ఫీజు సిక్స్ లాక్స్ కాబట్టి థౌసండ్ రూపీస్ ఉంటుంది థౌసండ్ రూపీస్ అది మీ అడ్మిషన్ తీసుకుంటే మేము నెక్స్ట్ ఫీజు అది ఒక స్కూల్ జాయిన్ అయ్యాక ఒక టెన్ డేస్ తర్వాత మీరు పే అది ఎడ్యుకేషన్ పరంగా చాలా బెటర్ సార్ మీరు ఎంక్వయిరీ చేసుకోండి బయట ఆల్రెడీ మీ మా ర్యాంక్స్ కూడా కిందటి ఇయర్ టెన్త్ క్లాస్ కు అయితే ఒక ఫార్టీ మెంబర్స్ కి వచ్చాయి ఎబో ఫైవ్ హండ్రెడు హైయెస్ట్ అయితే ఫైవ్ ఎయిటీ ఫోర్ వచ్చింది కాల్ చెయ్యండి సార్ మర్చిపోకండి బాయ్ ఓకే సార్ అయితే థ్యాంక్యూ